రక్త విరేచనాలు నుండి పక్షులను కాపాడాలన్ కాపాడడానికి కాపాడాలన్ కాపాడడానికి ఏం చేయాలంటే మనం వాటికి దాన పెట్టేటప్పుడు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టాలి ఒకటి రెండు వాటర్ కూడా మంచిగానే చూడాలి రెండు మూడు సార్ల రెండుసార్లు తీసెయ్యాలి పొద్దున పొద్దున పెట్టింది సాయంత్రం వద్దు సాయంత్రం పెట్టింది పొద్దున వద్దు ఈ నైట్లో పెట్టింది అనుకుంటే రేపు పొద్దున తీసెయ్యాలి ఈ పొద్దున పెట్టింది సాయంత్రం తీసెయ్యాలి ఇగ ఇవి ఆహారం కూడా అట్లనే ఎప్పటికప్పుడు మంచిది ఏస్ వేస్తూ ఉండాలి దబ్బున అవి తినలేదనుకో అది తీసి క్లీన్ చేసి మంచిగా వాటికి అది చేయాలి ఇగ లేకపోతే గిట్లనే ఏదన్నా ఒకటి ఏదన్నా ఒకటి వస్తూ ఉంటుంది వాటికి బరువు తగ్గుతాయి మన మీదకెళ్ళి మనం అసలు ఏం చెయ్యాలో మనకి అర్థం కాదు అందుకనే ఎప్పటికప్పుడు మనకన్నా వీటిని శుభ్రంగా పెడితే మంచిగా ఉంటాయి